రైల్వే బుకింగ్ ఆఫీసరేనా అండి మాట్లాడేది మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నాం మ్యాడమ్ మేము తెలంగాణలో టూర్కి రావాలనుకుంటున్నాము అయితే ట్రైన్లల్లో రావాలనుకుంటున్నాం మ్యాడమ్ అయితే ఎట్లా ఇప్పుడు టిక్కెట్ గురించి కూడా మాకు సరిగా తెలియదు అంత అవగాహన లేదు మ్యాడమ్

కానీ మ్యాడమ్ ఇప్పుడు బుక్ అయితే ఇప్పుడు బస్సులో ఫ్రీ మాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫ్రీ ఉండదు కదా మ్యాడమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు బస్సు ట్రైన్కి ఎక్కువ ఛార్జ్ అవుతుందా బస్కి ఎక్కువ ఛార్జ్ అవుతుందంటారా మ్యాడమ్ మ్యాడమ్ మాది ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మరి పేమెంట్ మెతడ్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలా ఆఫ్లైన్లో అంటే ఏమేమి పేమెంట్ మెతడ్స్ అవైలబుల్ ఉన్నాయో చెప్పగలరా మ్యాడమ్ కాదు మ్యాడమ్ ఇపుడు ఆన్లైన్ అయితే మనీ కట్ అయితాయి ఫర్ సపోజ్ పెండింగ్లో పడుతుంది టికెట్టు కాదు కాదు మ్యాడమ్ ఒకవేళ పెండింగ్లో పడితే మనీ కట్ అయినాయి మళ్ళా రీబ్యాక్ వేస్తారా ఎట్లా తెలియదు కదా మ్యాడమ్ అంటే మీరే ఏస్తారా రైల్వే డిపార్ట్మెంట్ వేస్తుందా మ్యాడమ్ ఖచ్చితంగా రీఫండ్ అవుతాయి కదా మ్యాడమ్ షూరా మ్యాడమ్ మళ్ళీ డబ్బులు కట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ